నమస్తే అండి బి ఎస్ ఆర్ రెస్టారెంట్ ఏనండి ఇది నాకు రేపు ఒక ఆర్డర్ పెట్టుకోవాలండి అది ఫుడ్ డెలివరీ హోమ్ డెలివరీ ఉంటుందండి ఏ టైమ్ టు ఏ టైమ్ తెరిచి ఉంటుందండి నైట్ ఎన్నింటి వరకు తెరిచి ఉంటుంది మాది పాలింగి అండి పాలంగికి మీ రెస్టారెంట్ నుండి హోమ్ డెలివరీ ఉందా అండి మాకు ఒక బిర్యానీ పార్సిల్ కావాలండి అది ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాము అది మాకు మా ఏరియా కి జొమాటో డెలివరీ అది హోమ్ డెలివరీ ఏమైనా ఉందా అండి ఏ ఏ టైమ్ లో ఉంటుందండి మార్నింగ్ ఏ టైమ్ నుంచి ఏ టైమ్ కి ఉంటుంది నాకు రే రేపు అంటే ఫస్ట్ టేబుల్ ఏమైనా బుక్ చేసుకోవాలండి లేదంటే మామూలుగా ఏ టైమ్ లో వచ్చినా పర్లేదు అంటారా లేదు మేము వచ్చే టైమ్ కి మీరు షాప్ అది తెరిచి ఉండరు అంటే కనుక మేము ముందుగా హోమ్ డెలివరీ కి పెట్టుకుంటాము